నమస్కారం అండీ క్రాస్ రెస్టారెంట్ వాళ్ళా నేను మీ రెస్టారెంట్ నుంచి ఒక పదార్ధాన్ని ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను ఒక మూడు రోజుల్లో మా అమ్మాయి మే పెళ్లి ఉంది అండీ ఆ పెళ్ళికి మీ క్రాస్ రెస్టారెంట్ నుంచి హల్వా ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను ఒక ఇరవై కేజీల హల్వా కావాలండి దానికి మొత్తం ఎంత అయిద్దో డబ్బులు చెప్పగలుగుతారా హల్వా లో హల్వాలో స్వీట్ అనేది సరిపడినంత ఉండాలండి మరి అంత ఎక్కువ ఉండకూడదు మరి అంత తక్కువగా ఉండకూడదు హల్వా అనేది చాల బాగుండాలి ఇంకా మీ హల్వా కనుక నచ్చితే ఇంకా ఏవిధమైన సందర్భాలు ఏమైనా వచ్చినా మీ రెస్టారెంట్ నుంచి నేను ఆర్డర్ చేస్తాను ధన్యవాదములు